విరేచనాలు తగ్గించడానికి మా ఊరిలో మేము ఎక్కువగా ఉపయోగించే ఇంట్లో చిట్కాలు ఏమిటంటే మొదటిగా అల్లం అల్లం తినడం వలన అల్లం రసం అటువంటివి తాగడం వాళ్ళ విరేచనాలు అయితే తగ్గుతాయి అని చెప్తూ ఉండేవారు అలానే అల్లము పుదీనా ఇంకా జీలకర్ర ఇటువంటివి కూడా తగ్గిస్తాయని చెప్తూ ఉండేవారు ఇంకొకటి ఏంటంటే అది కొబ్బరినీళ్లు తాగితే మంచిది అని కూడా చెప్తూ ఉంటారు